హలో చెప్పండి సార్ అవును సార్ బాలాజీ హోమ్ అప్లయన్సే సార్ అలాగే సార్ అలాగే సార్ అలాగే సార్ ఓకే సార్ అలాగే ఇంకా ఏం కావాలి సార్ ఇంకా వాషింగ్ మిషను టీవీ ఫ్రిడ్జి ఫ్రిడ్జి

రెండు లక్షలు అవుతుంది సార్ మీరు చెప్పిన వస్తువులు అన్నీ రెండు లక్షల అవుతుంది ఇప్పుడు మీకు జనవరి ఫస్ట్ పొంగల్ సంక్రాంతి ఆఫర్లు ఉంది ఆఫర్ ఉంది ఆఫర్ ఉంది మీకు ఆఫర్ పది పర్సంటేజ్ ఆఫర్ వస్తుంది ఇరవై వేలు తక్కువ వస్తుంది మీకు లక్ష ఎనభై వేలుకు వస్తుంది సార్

ఓకే సార్ థ్యాంక్ యూ అవును సార్ ఓకే